మా ప్రాంతంలోని స్కూళ్ళలో చరిత్రను ఖచ్చితంగా బోధిస్తారు ఎందుకంటే భారతదేశంలో పాఠశాల విద్యలో చరిత్ర ఒక ముఖ్యమైన భాగం అయితే బోధించబడిన చరిత్రకు వివరించబడిన చరిత్రకు మధ్య చాలా తేడా ఉంది బోధించబడిన చరిత్ర గురించి మనం ఆలోచిస్తే పాఠశాలలో సాధారణంగా ఒక నిర్దిష్ట సిలబస్ ప్రకారం బోధిస్తారు ఇది ముఖ్యమైన తేదీలు వ్యక్తులు సంఘటనలు మరియు వాటి ప్రాథమిక కారణాలు మరియు పరిణామాలపై దృష్టి పెడుతుంది అంతేకానీ లోతైన విశ్లేషణ వివిధ దృక్కోణాలు లేదా వివాదాస్పద అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టదు దీనికి భిన్నంగా వివరించబడిన చరిత్ర గురించి మనం ఆలోచిస్తే ఇది లోతైన విషయాలను మనకు తెలియజేస్తుంది ఇది ఒక సంఘటన యొక్క వివిధ కోణాలను పరిశీలిస్తుంది వివిధ చారిత్రక ఆధారాలను విశ్లేషిస్తుంది ఇది కేవలం ఏం జరిగిందో చెప్పడానికి బదులుగా ఎందుకు జరిగిందో మరియు దాని యొక్క దీర్ఘకాలిక ప్రభావం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇలా బోధించబడిన చరిత్రకు వివరించబడిన చరిత్రకు మధ్య చాలా తేడా ఉందని మనకు అర్థమవుతుంది పాఠశాలలో తప్పనిసరిగా బోధించాలని నేను భావించే కొన్ని ముఖ్యమైన చారిత్రక సంఘటనల్లో ఒకటి సింధు లోయ నాగరికత భారతదేశం యొక్క ప్రాచీన మరియు అభివృద్ధి చెందిన నాగరికత గురించి విద్యార్థులు తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇది మన సాంస్కృతిక మూలాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అయితే ఇలాంటి సంఘటనలను పాఠశాల విద్యలో చేర్చేటప్పుడు ముఖ్యంగా తేదీలు మరియు పేర్లను గుర్తుపెట్టుకోవడం కంటే ఆ సంఘటనల యొక్క కారణాలు ప్రభావాలు మరియు వివిధ దృక్కోణాలను విశ్లేషించడంపై దృష్టి పెట్టాలి అప్పుడే విద్యార్థులు చరిత్రను లోతుగా అర్థం చేసుకోగలుగుతారు మరియు వర్తమానంతో దాని సంబంధాన్ని గుర్తించగలుగుతారు